మన భారతదేశంలో సాంప్రదాయమైన భాష తెలుగు భాష తెలుగు భాష మాట్లాడే వారి హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది తెలుగు భాష సుసంపన్నమైన సాహిత్య వారసత్వం అలాగే ప్రత్యేకమైన భాష నిర్మాణం మరియు విభిన్న మాండలికాల శ్రేణితో తెలుగు భాష శతాబ్దాలుగా బేషా భాషా వేత్తలను పండితులను ఆకర్షిస్తుంది అలాగే మనోహరమైన భాష తెలుగు భాష భారతదేశంలో ఆరు సాంప్రదాయ భాషలలో ఈ తెలుగు భాష కూడా ఒకటి